నేను ఆల్రడీ మీకు ముందు చెప్పానండి నేను ఫస్ట్ ప్రాడెక్ట్ వచ్చి నేను షర్ట్ పెట్టుకున్నాను అని సో ఆ షర్ట్కి మ్యాచింగ్ నేను ఒక ప్యాంట్ అయితే పెట్టుకున్నాను అండి ఆ ప్యాంటు రేటు వచ్చి దగ్గర దగ్గరికి ఒక థౌసండ్ రుపీస్ లోపు ఉంది సో అది చాలా బాగుంది క్వాలిటీ బ్రాండెడ్ అని చెప్పి నేను ఆ ప్యాంట్ని ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి సేమ్ అలాగే ఎలా షర్ట్ అయితే ఎలా వచ్చిందో ప్యాంట్ కూడా అలాగే త్రీ ఫోర్ డేస్కి వచ్చింది అండి సో ప్యాంట్ రాగానే వెంటనే ఓపెన్ చేశాను ఓపెన్ చేశాను ఫ్రెష్ అయి వెంటనే ఆ షర్ట్ వేసుకొని షర్ట్ మీదకి ఈ ప్యాంటు వేసుకుందామనే సరికి నిజంగా నాకు షాక్ అండి ఎందుకంటే నేను పెట్టింది ఏమో థర్టీ సైజ్ పెడితే నాకు ఏమో వచ్చింది థర్టీ ట్యాగ్ఏ ఉంది కానీ అది సరిపోవట్లేదు వేస్ట్ చాలా టైట్గా నొక్కేస్తుంది అండి అలాగే కింద కిస్తా కూడా చాలా టైట్గా నొక్కేస్తుంది అండి థైస్ దగ్గర నెక్స్ట్ ఆ యాంకిల్ దగ్గర కూడా అసలు ఆ కాలు కూడా దూరలేని పరిస్థితి అయిపోయిందండి ఆ యొక్క పాయింట్తో పోనీ అవన్నీ పక్కన పెడితే ఒకసారి డీటెయిలింగ్ కూడా ఆ క్లాత్ కూడా చాలా డెలికేట్గా ఉందండి అది బ్రాండెడ్ అనుకొని తీసుకున్నాను కానీ అది బ్రాండెడ్ కాదండి అది చాలా డెలికేట్గా ఉంది క్లాతింగు అసలు ఆ ప్యాంటు రావడంతో ఆల్రెడీ జిప్పు పొయి ఇచ్చిండు నాకు ప్యాంటు అసలు జిప్పు కూడా పని చేయ జిప్పు లేదు అసలు ప్యాంటుకి జిప్పు మొత్తం పోయింది అండి సో నేను ఎన్నో ఎక్స్పెట్టేషన్స్తో ఈ ప్యాంటు పెట్టుకున్నాను ఓకే ఇలా ఫస్ట్ షర్ట్ పెట్టుకున్నాను కదా ఈ షర్ట్ పెట్టుకున్న వెంటనే ఈ ప్యాంటు కూడా వస్తాదేమో అని చెప్పి చాలా చాలా ఎక్స్పెట్టేషన్స్తో అయితే నేను ఈ ఆర్డర్ని ప్లేస్ చేయడం జరిగింది కానీ నీ ఈ నేను ఎక్స్పెట్టేషన్స్కి అంతా రివర్స్లో జరిగిందండి ఒకటి వేస్ట్ సరిపోలేదు ఇంకోటి ఇన్సిమిలెన్స్ సరిపోలేదు పాకెట్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయండి లోపల మెటీరియాల్ కూడా చాలా చీప్గా ఉంది ఆ ఈ మెటీరియాల్ కూడా చాలా డెలికేట్ మెటీరియాల్గా ఉందండి వెంటనే నేను ఇంకేం చేశానంటే దాన్ని మళ్ళీ రిటర్న్ పంపిచేసాను అండి కానీ ఇది నేను ఎక్స్పీరియన్ నేను సెకెండ్ ఆర్డర్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఈ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చి మరి ఫస్ట్ ఆర్డర్తో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి కానీ సెకండ్ ఆర్డర్తో మాత్రం నేను చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది నా మీద సో ఇది నా నెగిటివ్ ఎక్స్పీరియన్స్